నాకు సాహిత్యం కవిత్వం అంటే చాలా ఇష్టం నేను లైబ్రరీలో సాహిత్యం కవిత్వం పట్ల కొంత వరకు పుస్తకాలు చదువుకున్నాను నేను ఆ సాహిత్యం కవిత్వం నేర్చుకున్న దాంట్లో ఇతరులకు కూడా పంచడం జరిగింది కవిత్వంలో నేను ఒక పద్యంలాగా కవిత్వం తయారుచేసి రాసాను అది అన్నింటిలో పెట్టాను చాలా మందికి నేర్పించాను మనం విద్యార్థులం అన్న మన గురువే మనకు చదువురన్న మనది భారతదేశం అన్న మన కలం మనకు గొప్పదిరా అన్న అనే వ్యక్తీకరణ ను ఉద్దేశించి నేను ఒక పండితులను ఒక ఉపధ్యాయులను ఉద్దేశించి ఈ పద్యం రాయడం జరిగింది అలాగే ఈ పద్యంలో ఉన్న మీనింగ్ ఏంటంటే మనము విద్యార్థులం ఒక క్రమశిక్షణను నడుచుకుంటు ముందుకు వెళ్ళాలి సాహిత్యం కవిత్వం ఒక పద్య పఠనం ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో క్రమశిక్షణలో ఉంటాయి కాబట్టి ఈ పద్యంలో అన్ ఉన్న అర్థం తెలుసుకుని విద్యార్ధి కానీ ఉపాధ్యాయుడు కానీ మానవుడు కానీ మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ పద్యం రాయడం కవిత్వం రాయడం జరిగింది ఈ కవిత్వంలో మనం విద్యార్థులం అన్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఉంది మనం ఏ దేశంలో బతుకుతున్నాము ఆ దేశాన్ని గౌరవించాలి అనేది ఉంది మణం తల్లిదండ్రులను గురువులను పూజించాలి అని ఉంది అలాగే మనం తల్లిదండ్రులను గురువులను దేశాన్ని విద్యార్థులమైన మనము పూజించుకుంటు మళ్ళీ మనం చేతిలో పట్టుకొని రాసే కలానికి బాగా గౌరవం ఇవ్వాలి కలం అనేది కత్తి కంటే వందరెట్లు గొప్పది కాబట్టి కలం ముఖ్యమైనది కలంతో మనము చేయరాని పనులు చేయవచ్చు కత్తి అనేది అది ఎప్పుడు ఊడి పడిపోతుందో కూడా తెలువదు కలంకు ఉన్న గొప్ప దేనికీ లేదని ఇది నిదర్శనంగా చెప్పవచ్చు అలాగే సాహిత్యంలో ఒక పాటలు రాసేటప్పుడు కానీ ఒక తబలా వాయించేటప్పుడు కానీ ఒక నాట్యం చేసేటప్పుడు కానీ వాళ్ళు ఒక క్రమపద్ధతిలో సాంప్రదాయబద్దమైన డ్రెస్సులు వేసుకుంటు చేస్తుంటే వాళ్ళకి ఒక పద్ధతి అనేది ఉంది అని చూసే వాళ్ళకి అర్థమవుతుంది దీనివల్ల ఒక గ్రహీతలు అవార్డు గ్రహీతలు అవుతారు వారికి మంచి పురస్కారాలు వస్తాయి వారు మేధోసంపత్తి పెంచుకున్న వాళ్ళు అవుతారు వారికి ఒక గ్రోత్ ఉండి ఉద్యోగావకాశాలు సర్టిఫికెట్లు సాహిత్యం పద్య పోయం పరిరక్షణ క్రమశిక్షణ అనే దాంట్లో ఒక పది మార్కులు వస్తాయి దాంట్లో వారికి అతి త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కావున సాహిత్యం పద్యం క్రమశిక్షణ అనేవి గౌరవం అనేవి మనుషులకుచాలా ముఖ్యమైనవి అని నేను తెలియచేసుకుంటున్నాను